మాకు ఇష్టమైనన ఆహారం మాకు ఇష్టమైన రెస్టారెంట్ ఒక మంచి రెస్టారెంట్ మంచిర్యాలలో పంజాబ్ది అని సో అక్కడ నుంచి మాకు ఇష్టమైన వంటకాన్ని చికెన్ బిర్యాని ఆర్డర్ చేసుకుంటాము మేము ఆర్డర్ చేయాల్సిన చికెన్ బిర్యాని ఈ అడ్రస్కి చేరాలని మా హౌస్ నెంబర్ జేడి త్రీ ఫార్టీ వన్ రామకృష్ణాపూర్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ జీరో వన్ పిన్ సో ఇక్కడికి ఆర్డర్ చేయమని మేము రెస్టారెంట్కి చెప రెస్టారెంట్ వాళ్ళకి మేము చెప్తాము ఒక మంచి ఫుడ్ ఐటమ్ మేము డెలివరీ చేసుకోవడం జరుగుతుంది